అందరూ అంటారు నృత్యం చేయడానికి ఇప్పుడు మనము డ్యాన్స్ అదే నృత్యం ఇట్లా ఒక చెప్పించడానికి డ్యాన్స్ క్లాస్కి వెళ్తాం కదా మనం డ్యాన్స్ని నేర్చుకుని నేర్చుకొని సడన్గా అంటే వదిలేసాము అనుకో వెయిట్ ఎక్కువ అవుతాము అలా అంటారు మళ్ళీ చూస్తే డ్యాన్స్ వేసి వేసి వేసి వేసి అలసిపోయి కొంతమంది సన్నగా అయిపోతారు మళ్ళీ అవన్నీ అయితే అపోహలు నావరకు అయితే అవన్నీ అపోహాలు డ్యాన్స్ అంటే అదొక్క పాషన్ అది అంటే కొంతమందికి అది నచ్చుతుంది కొంతమందికి అది నచ్చదు నావరకు అయితే అది ఒక పెద్ద అపోహ డ్యాన్స్ చేయడం ప్రాక్టీస్ చేయడం ఆపి వేస్తే లావు అవుతారు అనేది అదొక పెద్ద అపోహ అలా అనేసి కొంతమంది అన్నారు డ్యాన్స్ వేస్తూ వేస్తూ వేస్తూ ఆ బీటు ఉండే సాంగ్తో వేస్తూ వేస్తూ చాలా మంది చనిపోయారు అనేసి అది కూడా ఒక పెద్ద అపోహ మన హెల్త్ అంటే మన ఆరోగ్యాన్ని కండీషన్ బట్టి మనం ఏ ఏ రకమైన నృత్యాన్ని అన్ అది చూసుకోవాలా అది మనకి సంబంధించి ఇప్పుడు నా ఆరోగ్యా పరిస్థితి బాగలేదు అన్నప్పుడు నేను ఏదో చిన్న చిన్నగా అలా వేసే డ్యాన్స్ని కోరుకోవాలి నీ హెల్త్ బాగా లేనప్పుడు ఆరోగ్యం బాగా లేనప్పుడు ఏం చేస్తావు చిన్నగా ఏదైనా వేసే డ్యాన్స్ అంటే భరతనాట్యం కథాకళి ఇలాంటివి వేసుకోవాలి నీ ఆరోగ్యం బాగుందంటే తప్ప ఏదైనను నృత్యం చెయ్యవచ్చు నావరకు అయితే అదొక పెద్ద అపోహ డ్యాన్స్ ఆపేయడం వల్ల లావు అవుతారు అనేది ఒక పెద్ద అపోహ ఇది నావరకు అయితే చెల్లదు